నమస్తే అండి చెప్పండి ఓకే అండి మీకు ఎప్పటినుంచి ఎప్పటినుంచి స్టార్ట్ అయ్యిందండి కోవిడ్ ఎన్ని రోజులు అయ్యింది వచ్చి ఎలాంటి సింటమ్స్ అండి ఓకే మీరు మీ ఇంట్లో ఒక్కరే ఉన్నారా అండి లేకపోతే అందరితో కలిసి ఉంటున్నారా ఓకే అండి కొంచెం ఏం చేయాలంటే ఇంట్లో వాళ్ళతో అందరితో ఒకటే దగ్గర కాకుండా మీరు ఒక్కరు ఒక్క రూమ్లో ఉండండండి కొంచెం ఇలాంటివి పాటిస్తే మీకు వచ్చింది కరోనా వైరస్ ఇంకొక్కరికి రాదన్నట్టు ట్రాన్స్ఫర్ అవ్వదు చేపిస్తామండి మీరు ఒక్కసారి మా క్లినిక్కి వచ్చి మీట్ అవ్వండి మేము టెస్ట్ చేసి అన్నీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామండి దాన్నిబట్టి మీకు ఎన్ని రోజులు ఏంటి అని చెప్తామండి అప్ రేపు రండి అండి అప్పటివరకు మీరు మీ ఇంట్లో వాళ్ళతో కొంచెం దూరంగా ఉండి మాట్లాడండండి మాస్క్ వేసుకోండి శానిటైజర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి ఇలాంటివి కొన్ని నియమాలు పాటిస్తే మీకు మీకు వచ్చింది ఇంకా వేరే వాళ్ళకు పాస్ అవ్వదండి మీ ఇంట్లో వాళ్ళకి పడుతుందండి కొంచెం టైం పడుతుందండి మీ బాడీలో కొంచెం ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ ఉండాలి అది లేదు అంటే ఇంకా దానికి మినిమం టైం పడుతుందండి లేదు అంటే తొందరగా క్యూర్ అయిపోతుంది మీరు మోస్ట్లీ రోజు హాట్ అంటే హాట్ వాటర్ పెట్టుకుని తాగండి అండి సరే అండి మీరు మా క్లినిక్కి రండి మీకు చెక్ చేసి అంత ఉందా లేదా అనేది కన్ఫర్మేషన్ చెప్పిస్తాను ఓకే అండి సరేరాండి పెట్టేసెయ్యి ఓకే అండి బై అండి